నా పేరు నవీన అండి అయితే నేను నిన్న స్క్రోల్ చేస్తూ ఫోన్ ఫ్లిప్కార్ట్లో స్క్రోల్ చేస్తూ ఉండగా నాకు ఈ హెడ్ హెడ్సెట్ గురించి స్క్రో సేల్ వచ్చింది అయితే ఫస్ట్ ఏమనుకున్నా అంటే సేల్ కదా బాగుండదు కావచ్చు అనుకున్న అయితే దీని గురించి చూస్తూ ఉండగా మంచి క్వాలిటీసే ఉన్నాయి అయితే చూద్దాం ఒకసారి నాది కూడా కరాబ్ అయింది కదా ఒకసారి చూద్దామని ఆర్డర్ ప్లేస్ చేసిన అయితే ఈరోజు వచ్చింది ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసిన ట్రై చేస్తే బాగుంది సౌండ్ కాని బేస్ కాని క్లారిటీ మొత్తం మంచిగా ఉంది నా పాత దానితోటి పోల్చుకుంటే ఇది చాలా బాగుంది అండ్ ఏంటంటే ఎవరైనా కొత్తగా తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకు నేను ఇది హండ్రెడ్ పర్సెంట్ సజెస్ట్ చేస్తా ఎందుకంటే అంత బాగుంది ఇంకా ఏంటంటే బ్రాండ్ కూడా బాగుంది